మా వ్యాపారం యొక్క వృద్ధి మరియు పోటితత్వాన్ని పెంపొందించడంలో నేను చాలా ఆవిష్కరణ మరియు సృజనాత్మకత ఎలా ప్రారంభిస్తున్నాం అంటే వ వ్యాపారం అభివృద్ధి చెందాలి అంటే మనకు సోషల్ మీడియా మార్కెటింగ్ మరియు పబ్లిక్ మార్కెటింగ్ మార్కెటింగ్ చక్కగా ఉండాలి క్వాలిటీ మనం ఇచ్చే మన వ్యాపారంలో ఉండే క్వాలిటీ మనం మన వ్యాపారంలో మనం ఇచ్చే ప్రాడక్ట్ క్వాలిటీ అంటే వస్తువు క్వాలిటీ ఇవన్నీ చాలా గొప్పగా ఉండాలి అలాగే మంచి ధరకు అందరికి అందుబాటులో ఉండేలాగ మన వ్యాపారం పెంపొందాలంటే ఫ్రెండ్లీ ప్రైసింగ్ ఉండాలి అంటే చక్కగా తక్కువ అందరు దాన్ని ఉపయోగించుకునేలాగ ఈ టైపులో ఉండాలి